నాకు తెలిసినంతవరకు అయితే భారతదేశంలో ప్రస్తుతం అయితే మీడియాలో ఎలాంటి పరిస్థితి ఉందంటే చాలావరకు అంటే చాలా వరకు మీడియాలు రాజకీయ నాయకులకి గులాంలు అయిపోతున్నట్టు సో ఎట్లా అంటే పవర్లో అది దేశవ్యాప్తంగా గానీ రాష్ట్రంలో గానీ ఈ పవర్లో ఉన్న పార్టీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళకంటూ కొన్ని మీడియా ఛానల్ వాళ్ళు డబ్బులిచ్చి కొనుక్కోవడమో లేకుంటే ఇంకేదో అసట్స్ ఇస్తామనో అని ఆశపెట్టి కొనుక్కోవడమో జరుగుతుంది సో వీళ్ళేం చేస్తున్నారంటే గవర్నమెంట్ చిన్నగా ఏదైనా మంచి చేసినా కూడా దాన్ని ఒక ప్రోపగ్యాండా లాగా పెద్దగా దాన్ని ప్రజల్లోకి వెళ్ళేట్టు ఒక న్యూస్ లాగా స్ప్రెడ్ చేస్తున్నారు సో ఆ ఒక ఏదైనా ఒక పథకం ఉందనుకో ఆ పథకం ఎంతవరకు మంచిగా చేస్తుందో చూపిస్తూనే మీడియా అనేది దానివల్ల నష్టాలు కూడా చెప్పాల్సుంటుంది కాకపోతే ఏంటంటే ఈ మీడియా ఏం చేస్తుందంటే నష్టాలను చెప్పకుండా జస్ట్ ఆ చిన్న చిన్న మంచి పనులు ఏమైతే పథకాలలో జరుగుతున్నాయో వాటినే చాలా పెద్దగా చేసి చెప్పడం జరుగుతుంది సో ఇంకొక వైపేం జరుగుతుందంటే కొన్ని మీడియా ఛానల్లు ఇలా ఎలా ఉన్నాయి అంటే ఈ ఆపోజిషన్ పార్టీస్ ఏమైతే ఉన్నాయో అవి రాష్ట్రవ్యాప్తంగా గానీ లేకుంటే దేశవ్యాప్తంగా గానీ వాళ్ళు వాళ్ళ సొంత మీడియా ఛానల్ని వాళ్ళు కొనుక్కోవడం అయితే జరుగుతుంది సో వాళ్ళేం చేస్తున్నారంటే ప్రతీ చిన్న విషయాన్ని పెద్ద విషయాన్ని చిన్న చిన్నగా ఇదిగో మన గవర్నమెంట్ చేసే అంటే మన ప్రభుత్వం చేసే చిన్న తప్పులను కూడా చాలా పెద్దగా చేసి చూపించడం లేకుంటే ఈ రాజకీయ నాయకుల్లా ఈ పవర్లో ఉన్న రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాన్ని మీడియాలోకి తీసుకురావడం ఇవన్నీ చేయడం జరుగుతుందన్నట్టు సో ఇవన్నీ ఒక రెండు రెండు మీడియా అనేది రెండు ఇవాళగా అంటే రెండు పద్ధతులుగా విడిపోయి ఉన్నది ఒకటేమో పవర్లో ఉన్న పార్టీకి సపోర్ట్ చేస్తుంది ఇంకోటి అపోజిషన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కానీ ఎట్టకేలకి ఏం జరుగుతుందంటే ఈ నిజం ఈ దేశంలో ఏం జరుగుతుందని నిజం అది ప్రజలకు పూర్తిగా పూర్తిగా తీసుకురావడంలో కొంచెం లోపం లోపం జరుగుతుందని చెప్పచ్చు అంతే విధంగా ఏంటంటే ఇంకొక విషయం ఏందంటే ఈ మీడియాలేవైతే ఉన్నాయో కొన్ని మీ కొన్ని మీడియాలు ఎట్లా అంటే ఎటూ మన అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో మధ్యల మెయింటైన్ చేస్తున్నాయనట్టు ఎట్లంటే ఒక విషయం ఏదైనా జరిగింది అనుకో ఓకే ఈ రాజకీయ నాయకుడు దీనిపై ఇట్లా అన్నారు సో ప్రభుత్వం దీనికి ఇట్లా రెస్పాండ్ అయింది ఈ రాజకీయ నాయకుడు ఇట్లా దాన్ని ప్రశ్నించాడు సో ప్రభుత్వం దీనికి ఇట్లా జవాబు ఇచ్చింది అని చెప్తుంది అంతే కాకపోతే సో వీళ్ళు వీళ్ళు ఇట్లా చెప్పిర్రు వీళ్ళు ఇట్లా చెప్పారు అని మాత్రమే చెప్పింది కానీ యాక్చువల్గా ఏది చెప్తే మనకు దేశానికి మంచిది ఏది చెప్తే ప్రజలకు మేలు అని మాత్రం ఈ మీడియా అనేది చెప్పడం లేదు అనట్టు ఇదొక విషయం ఏంది ఇదొ ఇదొకటి ఒక సీరియస్ ఇది ఒక సీరియస్ ప్రాబ్లం మన ఇండియాలో ఉన్నది సో అదే విధంగా ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు మీడియా మీడియా ఎలా ఉండేది అంటే ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట గానీ అర్ధగంట గానీ మనకు న్యూస్ చెప్పేవి కానీ ఇప్పుడు ఏమైందంటే అందరి ఇంట్లో టీవీలు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాక ఏమైంది అంటే న్యూస్ ఛానల్స్ అన్నీ ఇరవై నాలుగు గంటలు పని చేస్తున్నాయి సో దీని ద్వారా ఏమవుతుందంటే న్యూస్ ఛానల్లకి దగ్గర న్యూస్ లేదనుకో వాళ్ళ సొంత న్యూస్ని తయారు చేయనీకి ట్రై చేస్తున్నారన్నట్టు ఎట్లా అంటే ఏ ఊర్లో ఒక చిన్న విషయం జరిగినా లేకుంటే ఒక ఒక నటుడు ఇలా చేశాడు ఒక నటుడు ఇవాళ ఇవాళ మార్నింగ్ వాక్కెళ్ళాడు ఒక నటుడు ఈ కార్ కొన్నాడు ఒక నటుడు ఇక్కడ షా ఇక్కడ బట్టలు కొనుక్కొనీకి వా వెళ్ళాడు ఇలా అసలు ఈ ప్రజలకు గానీ ఈ సమాజానికి గానీ అసలు దా ఆ న్యూస్ వల్ల ఏం ఉపయోగం లేకున్నా కూడా వాళ్ళకు న్యూస్ కావాలి కాబట్టి దానికి మీడియా వాళ్ళంతట వాళ్ళే కొత్త న్యూస్ క్రియేట్ చేసేసి ఈ ప్రజల్లోకి వదలడం జరుగుతుంది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు న్యూస్ అవడం వల్ల ఇరవై నాలుగు గంటలు న్యూస్ వాళ్ళ దగ్గర ప్రసార ప్రచారం చేయాలంటే వాళ్ళ దగ్గర దొరకడం లేదు అసలు న్యూస్ సో ఈ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఓన్ న్యూస్ వాళ్ళే క్రియేట్ చేసేసి వేయడం జరుగుతుంది సో ఇది మాత్రం జరిగింది ఈ న్యూస్ అంటే ఓన్లీ ఈ టీవీలో వచ్చే న్యూసే కాదు మన దినపత్రిక అంటే పేపర్లో వచ్చే న్యూస్ కానీ టీవీలో వచ్చే న్యూస్ కానీ ఇవన్నీ అన్నిటిలో ఇదే చేయడం జరుగుతుంది అండ్ మోర్ లైక్ ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఈ మీడియాలో ఎన్ని ఎన్ని ఎన్ని భాషల్లో వచ్చినా గానీ తెలుగు గానీ తెలుగు మీడియా గానీ హిందీ మీడియా గానీ అదే ఇంగ్లీష్ మీడియా గానీ వాళ్ళు ఎవరు ఎవరికైతే మద్దతు తెలుపుదాం అనుకున్నారో వాళ్ళ వాళ్ళ తరపున నుంచి మాత్రమే న్యూస్ చెప్పడం జరుగుతుంది కానీ కానీ నిజానికి అక్కడ ఏముందో చెప్పడం చాలా తక్కువ జరిగిందని నేననుకుంటున్నాను అంతేకాకుండా నాకు తెలిసిన న్యూస్ ఛానల్లు అంటే ఇక్కడ తెలుగులో కొన్ని న్యూస్ ఛానల్లు నేను చూస్తాను అప్పుడప్పుడు అందులో ఒకటి వీ సిక్స్ ఒకటి టీవీ నైన్ ఒకటి ఈటీవీ ఒకటి ఇంకా ఎన్టీవీ ఒకటి టీవీలో ఇక పత్రికల గురించి మాట్లాడితే ఈనాడు నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ వెలుగు ఈ పత్రికలను తరచుగా చూస్తూ ఉంటాను